ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం మధ్య ఉన్న సాంస్కృతిక తేడాల గురించి మాట్లాడుకున్నటైతే ఒకే దేశమైనా కూడా ఒకటి ఉత్తరం ఒకటి దక్షిణం కాబట్టి చాలా తేడాలు ఉంటాయి చూసుకునట్లైతే చూసుకున్నట్లయితే భాష అయినా ఆహారమైనా ధరించే బట్టలు అయినా వాతావరణమైనా రాజకీయాలు అయినా అక్కడకి ఇక్కడికి ఉండే చదువుల్లో చదువులు అయినా భౌగోళికమైనా కూడా లేకపోతే ఇంకా ఉద్యోగ అవకాశాలు అయినా కూడా మొత్తం తేడాగానే ఉంటుంది చెప్పుకున్నట్టు అయితే ముందుగా భాష గురించి మాట్లాడుకున్నటైతే ఉత్తర భా ఉత్తర భారత దేశంలో అక్కడ ఎక్కువగా ఉర్దూ భాష హిందీ ఉర్దూ భాష అనగా హిందీని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు అదే దక్షిణ భారత దేశంలో అయితే ఎక్కువగా తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడతారు ఇంకా కన్నడ తమిళ అంటూ ఇలా రెండు మూడు వేరు వేరు భాషలనే దక్షిణ భారత దేశంలో మాట్లాడుతూ ఉంటారు ఆహారం విషయానికి వస్తే ఉత్తర భారత దేశంలో ఎక్కువగా పిండి పదార్థాలు చెప్ అనుకున్నట్లయితే పిండి పదార్థాలు రోటీలు కానీ లేకపోతే నాన్స్ కానీ ఇంకా పెరుగు కూడా ఎక్కువగా తింటూ ఉంటారు వాళ్ళు ఎక్కువగా నూనె వాడ్న్ నూ ఉత్తర దే ఉత్తర భారత దేశంలో ఎక్కువగా నూనెను వాడరు అదే దక్షిణ భారత దేశంలో అయితే చాలా నూనెను వాడుతూ ఉంటారు ఇంకా ఎక్కువ ప్రధానంగా దక్షణ భారత దేశంలో బియ్యంతో ఉండే ఆహారం అంటే అన్నం కానీ ఇంకేదైనా కూడా బియ్యంతో వాడేవి ఎక్కువగా తింటూ ఉంటారు ఇక్కడ వారు దోస వడ ఇడ్లీ పానీపూరీ ఇలాంటివి నూనె వాడే పదార్థాలు కూడా ఎక్కువగా తింటూ ఉంటారు ఇంకా బట్టల విషయానికి వస్తే ఉత్తర భారత దేశంలో అక్కడ ఎక్కువగా మొగ పురుషులు అయితే పైజామాలు ఆడవారు అయితే ఎక్కువగా కుర్తీలను వేసుకుంటూ ఉంటారు అదే పండుగలకు అయితే పైజామాలు సా లా ముగం పురుషులు పైజామాలు ఆడ స్త్రీలు చీరలు కట్టుకుంటూ ఉంటారు దక్షిణ భారత దేశంలో వయసులో ఉన్న అమ్మాయిలు ఎక్కువగా కుర్తీలు పై పంజాబీ డ్రెస్లు వేసుకుంటూ ఉంటారు అదే పురుషులు అయితే ఫార్మల్ డ్రెస్లు అని మంచిగా అంగీలు ప్యాంటులు బెల్ట్లు ఇలా వేసుకుంటూ ఉంటారు పండుగలకు వీళ్ళు కూడా పంచెలు పురుషులైతే పంచెలు స్త్రీలు అయితే చీరలు పద్ధతిగా కట్టుకుని ఉంటారు ఇంక వాతావరణం విషయానికి వస్తే ఉత్తర భారత దేశంలో అక్కడ ఎక్కువగా చలి ప్రాంతము కాబట్టి చల్లగా హిమాలయాస్ అవీ ఇవి ఉంటాయి కాబట్టి అక్కడ ఎక్కువగా చల్లగా ఉంటుంది అదే దక్షిణ భారత దేశంలో అయితే ఎక్కువగా ఎండ హ్యూమిడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది రాజకీయాలు ఉత్తర భారత దేశంలో ఎక్కువగా ఉంటాయి దక్షిణ భారత దేశంలో ఎక్కడకిది అక్కడే చెప్పుకున్నటైతే తెలంగాణా తెలంగాణ అక్కడికి అక్కడకి మాత్రమే ఎక్కువగా రాజకీయాలు చూపించుకుంటూ ఉంటారు అక్షర అక్షరాస్ అక్షరాస్యత అంటే చదువు ఇది ఎక్కువ భా ఉత్తర భారత దేశంలో ఎక్కువగా పిల్లలు చదువుకోరు కానీ దక్షిణ భారత దేశంలో పిల్లలు ఒకరికొకరు పోటీ పోటీగా చదువుకుంటూ ఉంటారు దక్షిణంలో ఇంకా చెప్పుకున్నట్లయితే కేరళాలో ఇంకా ఎక్కువగా చదువుకుంటూ ఉంటారు కేరళ అది చదువుకు ప్రతిరూపంగా కూడా నిలిచింది ఇంకా ఉద్యోగ అవకాశాలు చెప్పుకున్నట్లైతే ఉత్తర భారత దేశంలో ముంబై ఢిల్లీ ఇందులో ఎక్కువగా అక్కడ ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి అదే దక్షిణ భారతదేశంలో అయితే హైద్రాబాదు బెంగళూరు కర్నాటక ఈ మూడు ప్రదేశాలల్లో ఎక్కువగా ఉంటాయి అంతే